ఇతర సంస్కృతులలో నృత్య పరిచయం అనేది ఇటీవల చాలా ఏర్పడుతుంది ఇటీవల సమాజంలో ఈ యొక్క నృత్యాన్ని మనం చూసుకున్నట్లయితే బుర్రకథ అనేటటువంటి దానిలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఇ ఇటీవల సంవత్సరాలలో బుర్రకథ వేసేటువంటివారు ఈ యొక్క సాంసృతికతమైనటువంటి నృత్యాన్ని వారు కూడా ఉపయోగించి ఒక మంచి విషయాన్ని తెలుపుతూ ఆశ్వాద ఈ యొక్క బుర్రకథను ఆశ్వాదించేవారికి ఇటి ఈ వల్ల ఈ యొక్క నృత్యాన్ని వారు బుర్రకథ రూపంలో కూడా వారు వేస్తూఉన్నారు అలాగే ఇది వరకటి సంవ సంవత్సరంలో ఇది వరకటి కాలంలో నృత్యం అనేది కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇది ఉండేది అలాగే కేవలం పెద్ద వయస్సు గలవారు మాత్రమే దీన్ని ఆశ్వాదించటానికి ఇష్టపడుతూ ఉండేవారు అంతే తప్ప ఈ నృత్యాన్ని ఎక్కువ ఆ కాలంలో ఆ యొక్క నృత్య ప్రదర్శనలు అనేవి వీక్షించేవారు కాదు కానీ ఈ సంవత్సర కాలాలలో ఇటీవలలో ఈ యొక్క నృత్యం అనేది చాలా సాంసృతికతమైనది కాబట్టి ఈ యొక్క సంవత్సరాలలలో చాలా మంది నృత్యం పై ఈ యొక్క అభ్యాసం చేసి వా యొక్క కొత్త కొత్త రకాల ఎన్నో మార్పులు కూడా చేసి ఈ యొక్క నృత్యానికి చాలా విలువను అనేది కూడా తీసుకొనివచ్చారు అదేవిధంగా ఈ యొక్క నృత్యంపై చాలామంది ఈ యొక్క సాహసం చేస్తూ సాహసాలను చేస్తూ కొత్త కొత్త పరికరాలను కనిపెట్టి వాటి ద్వారా కూడా ఇటువంటి నృత్యాలు చేసి ఈ యొక్క సాంసృతికతమైనటువంటి ఈ యొక్క నృత్యము ఎంతో ఆహ్లదకరంగా వీక్షించే రీతిగ దీన్ని రూపుదిద్దుతున్నారు అదేవిధంగా ఈ యొక్క నృత్యాన్ని చాలా మంది ఈ యొక్క టీవీలలో వీక్షించే విధంగా కూడా వీరు సహాయం చేస్తున్నారు అలాగే ఇటీవల ఈ యొక్క నృత్యాన్ని ఆ యొక్క చేయడం అనేది చాలా ఆనందకరం అలాగే ఇటీవల ఈ యొక్క నృత్యాన్ని చాలామంది చాలా వివిధ రకాల వయస్సు గల వ్యక్తులు కూడా ఈ యొక్క నృత్యాన్ని వీక్షించే రీతిలో రూపుదిద్ధి చాలా మంది ఇష్టపడే రకరకల వయస్సు చిన్న నుండి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ కూడా ఈ యొక్క నృత్యంపై ఇష్టం పెంచుకునే విధంగా దాన్ని ఈ యొక్క నృత్య ప్రదర్శనలను చేస్తూ ఉన్నారు ఇంకా చూసినట్లయితే చాలా మంది ఈ మన యొక్క సెల్ఫోన్తో నృత్యాలను రికార్డ్ చేసి ఈ యొక్క ఫోన్లలో పెట్టడం ద్వారా చాలా మంది వీటిని చూసి వీక్షించి చాలా ఆనందపడుతూ చాలా సంతోషపడుతున్నారు ఈ యొక్క నృత్యం ప్రస్తుతకాలంలో చాలా మంది వీక్షించే రీతిలో ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క నృత్యం వివిధ రకాలలో వివిధ దాంట్లలో కూడా నృత్యాన్ని వాడుతున్నారు ఈ యొక్క నృత్యం వాడడంలో డప్పుల సౌండ్లలతో కూడా ఈ యొక్క నృత్యాన్ని రూపుదిద్దడం అలాగే కొన్ని కొన్ని పరికరాలను సృష్టించి ఈ యొక్క నృత్యం అనేది దాని ద్వారా వాడడం అనేటటువంటి చాలా కొన్ని మనకి తెలియనవి కూడా ఇంకా చాలా ఈ యొక్క మార్పులు మంచి మంచి పనిముట్లు కూడా పెట్టి ఈ యొక్క మంచి ఈ యొక్క నృత్యాన్ని చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క నృత్యం అనేది ఒక ఒక సందేశం కూడా ఇస్తున్నారు ఒక సందేశ పూర్వకంగా ఒక ఉద్దేశ పూర్వకంగా జనాలను ఒక మంచి ఆసక్తికరంగా అయ్యేలాగా అదేవిధంగా జనాలకు ఒక దానిపై సరిగ్గా అర్ధమయ్యేటట్లు ఒక దాని మీద వీరు సరిగ్గా అభ్యాసం చేసి ఒక పనిమీద వీళ్ళు ఇష్టం పెంచుకునే విధంగా ఈ యొక్క నృత్యాలను చేస్తూ ఉన్నారు